నేను వెళ్ళే లైబ్రరీలో సైన్సు పరికరాలు నవలల పుస్తకాలు దేశభక్తి పుస్తకాలు దేశభక్తి గేయాలు మరియు పల్లె పాటలు మరియు మేధోసంపత్తిని పెంచే విజ్ఞానం పెంచే పుస్తకాలు మరియు దేశానికి ఏలిన దేశాన్ని కాపాడిన వ్యక్తుల మహోన్నతుల పుస్తకాలు ఉన్నాయి అవి నేను చదివినాను మా ఇంట్లో లైబ్రరీ లేదు నాకు లైబ్రరీ కల అంటే గ్రామంలో పిల్లలకు లైబ్రరీ ఉంటే దేశభక్తి అంటే ఏందో కవులు అంటే ఏందో కళాకారులు అంటే ఏందో మరియు పుస్తక పఠనం అంటే ఏంటి మరియు మేధోసంపత్తి నాలెడ్జ్ ఎవ ఏ విధంగా వస్తుంది అనేది మరి నేటి వార్తలు నిన్నటి వార్తలు పాత సమాజంలో ఉన్న మెరుగు ఏంటి ఇప్పుడున్న మెరుగు ఏంటో తెలుసుకునేది తెల్స్ తెలియజేసేది లైబ్రరీ అంటారు ఆ లైబ్రరీ అనేది తప్పకుండా సమాజానికి ఉపయోగపడుతుంది లైబ్రరీ సమాజంలో చాలా కీలకమైంది దీనిని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మనం చదువుతే మనకు మేధోసంపత్తి పెంచి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశానికి మెరుగుపడే ఆబ్జెక్టివ్ క్వశన్స్ ఆన్సర్స్ మనకు లైబ్రరీలో దొరుకుతాయి వాటిని క్రమపద్దతిలో వాడుకొని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం మేధోసంపత్తిని పెంచుకొని ఇంకొకరి మేధోసంపత్తిని పెంచే విధంగా మనం వాటిని లైబ్రరీని ఇంప్రూవ్ చేసుకొని ముందుకు కొనసాగాలి అలాగే దేశభక్తుల గురించి పిల్లలకు ఇప్పుడే లైబ్రరీలో చదివి ఇంటికి వచ్చిన తర్వాత తెలియజేస్తే వారికి గుర్తుండిపోయేలా కథలా చెప్తే వారికి భవిష్యత్తులో గుర్తుండిపోతుంది కావున మనం అన్ని రకాలుగా లైబ్రరీలో పుస్తకాలు ఉంచేలా చేసుకుని మనం దానిని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది గ్రామంలో లైబ్రరీ అందుబాటులో లేదు నాకు